నేను ఒక ఆరు నెలల క్రితం స్మార్ట్ఫోన్ అనేది కొనడం జరిగింది అండి అది దాదాపు పదకొండు వేల రూపాయల చిల్లర పడింది అది రియల్మీ కంపెనీ నుండి రియల్మీ నార్జో ట్వంటీ అది నా స్నేహితుడు కొంచెం అది బాగుంటుందని తీస్కోమంటే తి కొనుగోలు చేయడం జరిగింది కొన్నప్పుడు క్రొత్తలో బాగానే ఉండేది ఫోన్ మొత్తం వెనకాల మెటల్తో రావడం కాని ఎదర అమోల్ద్ డిస్ప్లే కానీ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ర్యామ్ వచ్చేసి ఫోర్ జిబీ సిక్స్టీ ఫోర్ జీబీ అలాగే మనకి కెమెరా ఏమో ఎదుట సిక్స్టీన్ ఎంపి ఇచ్చారు వెనకాల ఏమో ఫార్టీ ఎయిట్ ఎంపి ఇచ్చారు ఇవన్నీ బాగానే ఉన్నాయి స్టోరేజ్ కూడా బాగానే ఉంది ఫోన్ కలర్ కూడా బాగానే ఉంది కాకపోతే నేను ఎదురైన నాకు ఎదురైన కొన్ని ఏంటంటే ఆ ఫోన్ కొన్నాళ్ళకి హీట్ అయిపోవడం అంటే ఛార్జింగ్ ఎక్కువసేపు నిలబడట్లేదు కానీ ఆ బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ ఇచ్చారు కానీ అది కూడా సరిపో అంటే చాలా త్వరగా హీట్ ఎక్కిపోయి చార్జింగ్ అంతా డౌన్ అయిపోతుంది ఇంకా చెప్పాలంటే చార్జింగ్ పెడుతున్నాము కానీ ఛార్జింగ్ మాత్రం చాలా స్లోగా ఎక్కుతుంది గంటల కొద్దీ గంటల కొద్దీ దాన్ని అలా వదిలేస్తే తప్ప ఒక రెండు మూడు గంటలకి కానీ అది ఫుల్ అవట్లేదు ఇంకా చెప్పాలంటే ఛార్జింగ్ నిలబడకపోవడంతో బయటకి ఎక్కడికైనా వెళ్ళినా బయట వాతావరణం కూడా త్వరగా చార్జింగ్ దిగిపోయి ఉపయోగం లేకుండా పోతుంది అలాగే ఇంకా దాంట్లో ఉన్న ఏంటంటే కొన్నాళ్ళకే మాది టచ్స్క్రీన్ అనేది సరిగ్గా హ్యాంగ్ అయిపోవడం జరుగుతుంది ఎందుకు హ్యాంగ్ అవుతుందో తెలిదు స్టోరేజ్ కూడా మేము అంత ఫుల్గా ఏమి వాడట్లేదు తక్కువే వాడతాము కా అయినా కానీ అది చాలా హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ మొత్తం ఎందుకు బాబు అనిపించి ఇంకా కస్టమర్ సర్వీసుకి ఫోన్ చేసాము అది ఆన్లైన్ సర్వీస్ అన్నారు కాబట్టి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారు అండి మాకు తెలిసిన వాళ్ళు అది ఇంటికి వచ్చింది కాకపోతే సర్వీస్ అనేది మాత్రం మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళక్కర లేదు ఆన్లైన్ సర్వీస్ అన్నారు అది ఆన్లైన్ సర్వీస్ అన్నారు కదా అని నేను ఆన్లైన్లో కంప్లెయింట్ అనేది పెట్టడం జరిగింది ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారని చెప్పారు కాకపోతే అది ఎన్నిసార్లు పెట్టినా ఇంటి వచ్చి ఏమి పని చేయట్లేదు దా కాబట్టి ఇంకా నేను అలా విజయవాడ ఇది ఉంటే షోరూమ్ రియల్మీ షోరూమ్ ఆ రియల్మీ షోరూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఒకసారి చూపించాను మొత్తం డిస్ప్లే మార్చాలని చెప్పారు అది నేను అది క్రింద పడింది కాదు అలా అని ఎక్కడా పోయింది కాదు కాకపోతే అది సిస్టమ్ అప్డేట్ చేయడంతో అది హ్యాంగ్ అయిపోతుంది అలాగే స్క్రీన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పారు నేను అప్పుడు సిస్టం అప్డేట్ చేసాను సిస్టమ్ అప్డేట్ వస్తే క్రొత్తలో అలా అప్డేట్ చేయడం వల్ల అది హ్యాంగ్ అయిపోయి స్లో అయిపోయిందని చెప్పారు ఫోన్ ఇంకా చెప్పాలంటే ఆ డిస్ప్లే వేయించడానికి డిస్ప్లే ఏమో ఎదరకెదరకి గమ్ ఊడిపోయి బయటకి వచ్చేసేలా కనబడుతుంది ఒక మూడు నాలుగు నెలలకే అది అంతా ఇంకా నేను అలా తీసుకెళ్ళి షోరూంలో చూపించినపుడు అది కాంబో వేయాలంటే మూడు వేల నుంచి ఐదు వేలు అవుతుందన్నారు ఇలా చాలా రకాలుగా అది ఇబ్బంది పెట్టింది ఆ ఫోను డిస్ప్లే వేయించలేక ఇంకా బయట మాములు సెల్ పాయింట్లో పదిహేను వందల రూపాయలకి వచ్చే సెకండ్ హాండ్దే వేయించేసుకున్నాను సాఫ్ట్వేర్ అప్డేట్ది వాళ్ళు కొంచెం బాగు చేసి ఇచ్చారు అయినప్పటికీ అది చార్జింగు ఆగట్లేదు చార్జింగు ఆగట్లేదు అలాగని హ్యాంగ్ కూడా ఎక్కువ వాడుతుంటే హ్యాంగ్ అయిపోతుంది కొంచం ఇబ్బంది గానే ఉంది ఇప్పటికి కూడా ఆ ఫోను కాబట్టి దాన్ని అలా ఉంచేసి ఇంట్లో వేరే ఫోన్ కూడా కొనుగోలు చేయడం జరిగింది నేను ఈ ఫోన్ కొనడం మాత్రం నాకు కొంచం ఇబ్బందికరంగానే అనిపించింది పదకొండు వేలు అనవసరంగా పెట్టానేమో దీనికి అని చాలా సార్లు బాధ పడ్డాను మంచి ఫోన్ అని చెప్పారని తీసుకున్నాను కాకపోతే ఆ ఫోన్ మాత్రం కొంచెం డిస్ప్లే బయటకి రావడం అలాగే హ్యాంగ్ అయిపోవడం చార్జింగ్ త్వరగా దిగిపోవడం చార్జింగ్ పెట్టినా చాలా గంటలు తీసుకొని చాలా గంటలకి అది అప్డేట్ కానీ అదే చాలా గంటలకి ఫుల్ అవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పటికీ వచ్చి అది మళ్ళీ నేను అలాంటి అప్డేట్లేమి పెట్టలేదు ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ అది తీసుకోకుండా వదిలేసేవాన్ని అలాగే పాతద్దానిని అలాగే వాడుతూ వచ్చాను ఇప్పటికి కూడా ఆ ఫోన్ మా ఇంట్లోను ఇంకా అలాగే ఉంది